ఇప్పుడు మనము నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ గురించి ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ మొబైల్ ఫోన్ గురించి మనము ముందుగా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ని నేను మీతో తెలియజేయాలి అని అనుకుంటున్నా మొబైల్ ఫోన్స్ ఎన్నో రకమైన మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఉదాహరణకు రియల్మీ వివో రెడ్మీ ఒప్పో వన్ ప్లస్ సాంసంగ్ ఇలాంటి ఎన్నో రకమైన మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఈ మొబైల్ ఫోన్స్ని మనము మేడ్ ఇన్ ఇండియాగా భావించవచ్చు మేడ్ ఇన్ చైనాగా భావించవచ్చు మేడ్ ఇన్ అమెరికా మొబైల్ ఫోన్స్గా కూడా మనము పరిగణంలోకి తీసుకోవచ్చు అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్స్ ద్వారా మనకి ఏమిటంటే ఉపయోగం మనము ఎక్కడ ఉన్నా మనకి మొబైల్ ఫోన్ మనకి ఎంతో సులువుగా పని చేయడమే కాకుండా ఎంతో మనకి ఉపయోగపడుతుందని మనము చెప్పుకోవచ్చు ఈ మొబైల్ ఫోన్స్ ఎక్కువ ధరలో లభిస్తూ ఉంటుంది ఉదాహరణకు రియల్మీ అనేది ఒక పదమూడు వేలకు రెడ్మీ అనేది ఒక పదహైదు వేలకు వివో అనేది ఇరవై వేలకు అంటే ఇక్కడ ఏమిటంటే మొబైల్ ఫోన్ యొక్క ఫీచర్స్ని బట్టి వాటి యొక్క రేట్లను కూడా ఫిక్స్ చేస్తుంటారని మనము చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఫోన్ వచ్చి వివోగా నేను వివో అని నేను మీతో తెలియపరుస్తున్నాను ఇది ఏమిటంటే ఈ వివోలో మంచి ఫీచర్స్ ఉన్నాయి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు మనం ఎక్కడున్నా ఎనీ టైం మనకి ఇది ఒక్క ఆన్లైన్లో పోర్టల్స్ మనకు ఓపెన్ అవుతూ ఉంటుంది అదేవిధంగా దీనికి ఒక ఫీచర్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటుంది కెమెరా ఫిక్సెస్ అనేది కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని మీతో చెప్పదలుచుకుంటున్నాను